నేను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడిచిందండీ దసరాకి అప్పుడు నేను ఒక పాన్ కొన్నాను అది దోశ తవా అనమాట అది ప్రెస్టేజ్ వారిది అయితే అది చాలా బాగుందండీ మంచి రేటింగే ఉంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందనేసి కొన్నాను చాలా బాగుందండీ అదేంటంటే మనం దోశ వేసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా ప్రై పైన ఒక గ్రనైట్ కోటింగ్తో వచ్చిందండీ చాలా బాగుంది అదయితే నాకు చాలా బాగా నచ్చింది అయితే దానికి స్టిక్ కూడా మనకి ఫ్రీ ఇచ్చాడు అన్నమాట ఒక అట్లకాడ అది ఏంటంటే మనం దోశ వేసుకున్నప్పుడు గరిటకి కానీ ఆ పాన్కి కానీ అంటుకోకుండా చాలా స్మూత్గా చాలా బాగా మాడకుండా కూడా త్వరగా వచ్చేస్తుంది అండీ దోశ అది అదైతే నాకు చాలా బాగా నచ్చిందండీ అందులో నాకు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు ఇంకా క్యాషో గూగుల్ పే చేస్తే మనకి ఒక నైంటీ రూపీస్ నాకైతే క్యాష్ బ్యాక్ కూడా వచ్చిందండీ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా చేశాడు ఆ ఫెస్టివల్లో అయితే నాకు ఒక ఒక కూపన్ అయితే కూడా ఇచ్చాడండీ ఆ కూపన్ ద్వారా మనం ఎవరికైనా రిఫరల్ చేస్తే వాళ్ళకు కూడా డిస్కౌంట్ వస్తుంది అన్నమాట ఇదైతే నాకు ఈ పాను చాలా బాగా నచ్చిందండీ